హలో అవతార్ రెస్టారెంటా అండి మాకు రే మా ఇంట్లో రేపు ఫంక్షన్ ఉంది మాకు ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ కావాలి మీ అక్కడ రెస్టారెంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అంటే స్పెషల్ ఐటమ్సు

చికెన్ బిర్యానీ లెగ్ పీసెస్సు చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై లడ్డూ రైతా ఐస్క్రీమ్ అలాంటివి ఏమైనా కప్సు ప్లేట్సు గ్లాసు వాటరు అలాంటివన్నీ మాకు మీరు రేపు ఫైవ్ ఓ క్లాక్కంతా తెచ్చిస్తారా మీ అంటే మీ డెలివరీ బాయ్ వచ్చి మాకు ఇచ్చాక మేము మీకు ఫోన్పే వేస్తాము ఖచ్చితంగా ఎంత అవుతుందండి హండ్రెడ్ మెంబర్స్కండి ఖచ్చితంగా తెప్పిస్తా మర్చిపోకండి ఖచ్చితంగా కావాలి మాకు ఇంకేమైనా ఉన్నాయా స్పెషల్ ఐటమ్సు ఏమున్నాయి స్టార్టర్స్ అలాంటివి

మాకు ఒక ఫిఫ్టీన్ ఐటమ్స్ కావాలండి మొత్తము ఓ ఓకే అండి అలాగేనండి

ఓకేనండి అంతా ఫుడ్ క్వాలిటీ అంతా బావుంటుంది కదాండి టేస్టూ ఓకేనండి సరేనండి మర్చిపోకండి థ్యాంక్ యూ అండి ఓకేనండి